నమస్కారం అండి నేను మీ రెస్టారెంట్ నుండి ఒక ఆహార పదార్థాన్ని ఆర్డర్ చేయాలి అనుకుంటున్నాను కానీ రెస్టారెంటు తెరిచి ఉందా లేక మూసివేసి ఉందో నాకు తెలియట్లేదు దానికోసం నేను మీ రెస్టారెంట్ యొక్క యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను చేసుకున్నాక నేను ఓపెన్ చేసి ఆర్డర్ రెస్టారెంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అన్నింటినీ చూసుకున్నాను చూసుకున్నాక నాకు అక్కడ రెస్టారెంట్ అనేది ఓపెన్లో ఉందో లేదో తెలియట్లేదు దాని కోసం మేము మీకు కాల్ చేయవలసి వచ్చింది రెస్టారెంట్ అనేది తెరచి ఉంటే కనుక మాకు నేను ఆర్డర్ చేయాలి అనుకుంటున్న ఆహార పదార్థాన్ని మీరు నా వద్దకు తీసుకురాగలరా డోర్ డెలివరీ అనేది ఉన్నాదో లేదో నాకు తెలియపరచండి ఒకవేళ డెలివరీ చేయగలిగితే నేను పెట్టుకున్న ఆహార పదార్థాన్ని డెలివరీ చేశాక నేను రుసుము అనేది చెల్లిస్తాను నాకు రెస్టారెంట్ అనేది తెరిచి ఉందో లేదో నాకు తెలియపరచండి తెరి తెరిచి ఉంటే కనుక నేను ఆహార పదార్థాన్ని ఆర్డర్ చేసుకుంటాను ధన్యవాదాలు